నాకు వ్యాపారం అనే అంటే చాలా ఇష్టం ఆ వ్యాపారం చేయాలని కోరికైతే చాలా ఉండేది కానీ పెట్టడానికి మనీ ఉండేవి కావు ఒ ఒక టైంలో మనీ అనేది అమ్మ వాళ్ళ దగ్గర తీసుకుని మా వ్యాపారం అయితే స్టార్ట్ చేశాను అది ఫ్యాన్సీ అంటే లేడీస్కు బాగుంటుంది కదా అని ఫ్యాన్సీ వ్యాపారం అయితే స్టార్ట్ చేసాను షాప్ తీసుకుని అది లాస్ వచ్చింది నేను పెట్టుబడి ఫస్ట్లో ఎక్కువ పెట్టి వ్యాపారం అయితే పెట్టాను అందుకని కానీ లాస్ వచ్చింది ఏమో అనుకున్నాను కనీసం షాప్కి అంటే షాపు తీసుకున్న రెంట్ కూడా వచ్చేది కాదు నెల అంతా కష్టపడిన అది ఏంటంటే నాకు అప్పుడు అనిపించింది ఆ వ్యాపారం అయితే క్లోజ్ చేసాను క్లోస్ చేసి చాలా పెద్ద లాస్ వచ్చింది ఫస్ట్ ఇలా కాదు వ్యాపారం చేయాలన్న కోరిక మాత్రం తగ్గలేదు తర్వాత యూట్యూబ్లో వీడియోస్ అయ్యి చూసాను చూడటం వల్ల అది ఏంటంటే ఫస్ట్ మంచి ప్లేస్ అనేది వెతుకుకోవాలి నేను పల్లెటూర్లో పెట్టడం వల్ల నేను లాస్ అయిపోయినానని తర్వాత అర్థమైంది నాకు సిటీలో మంచి ప్లేస్ ఉన్న దగ్గర పెట్టుకుంటే వ్యాపారం అనేది బాగుంటుంది అంటే క్రౌడ్ ఎక్కువగా ఉండాలి జనాలు ఎక్కువగా తిరిగే ప్రదేశమై ఉండాలి మనం వ్యాపారం పెట్టాలంటే తక్కువ పెట్టుబడి పెట్టిన ఫస్ట్ స్టార్టింగ్లో తక్కువతో పెట్టుబడని పెట్టి వ్యాపారం అనేది స్టార్ట్ చేయాలి నేను ఈ విషయాలు అయితే తెలుసుకున్నాను తర్వాత పెట్టాలన్నా మన దగ్గర మనీ లేకపోయింది నేనైతే ఈ విజయాన్ని అయితే సాధించలేదు కానీ ఇలాంటి ఫేస్ చేశాను ఇవి ఫస్ట్ తెలుసుకుని ఇన్ఫర్మేషన్స్ పూర్తిగా తెలుసుకుని మాత్రమే వ్యాపారం అనేది స్టార్ట్ చేయాలి అనేది స్టార్ట్ చేయాలి అని అయితే నేను చెప్తాను అది ఎలా అంటే మనం మంచి జనాలు ఎక్కువగా తిరిగే ప్రదేశం అయ్యి ఉండాలి మంచి ప్లేస్ ఉండాలి అది ఎప్పుడూ రష్గా ఉండాలి అంటే ఎక్కువగా జనాలు తిరుగుతు ఉంటే కదా మనం ఏది అమ్మినా కొంటు ఉంటారు మనం బిజినెస్ అనేది మంచిగా అదే ఏది పెడితే బాగుంటుంది ఏ టైంలో ఏది పెట్టాలి అన్నది మనం ఐడియా అనేది ఉండాలి ఇవన్నీ చూసుకుని పెడితే మన వ్యాపారం అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అని నేను తెలుసుకున్నాను అది మీతో షేర్ చేసుకోవాలి అని షేర్ చేశాను థ్యాంక్ యూ